నేను వంట చేసే పద్ధతిని పాటించి వంట అనుకున్న విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ ఏదైన మిస్టేక్ వంటలో ఏదైన మిస్టేక్ జరిగి వంట తినడానికి వీలుగా లేక లేదా ఉప్పు ఎక్కువ అయిన కొంచెం కారం ఎక్కువ అయిన దా అందులో కొంచెం మార్పు చేసి మళ్ళీ దాన్ని మనం తినే విధంగా అనుకూలంగా వంటలు మార్చుకొని దానిని తినడానికి ప్రయత్నిస్తాం అలాగే అది వృధా కాకుండా వృధా మాత్రం చేయను అలాగే వంటకు ఒకవేళ ఉప్పు ఎక్కువ అయిన నాకు తెలిసి ఉప్పు ఎక్కువ అయిన లేదా కారంపొడి ఎక్కువ అయితే రెండు టమాటాలు వేసి లేదా ఏదైన దాన్ని కొంచెం మార్పు చేసి తింటాను అలాగే నేను వంట చేసే పద్ధతిని కొంచెం ఏదైన మిస్టేక్ ఇప్పుడు ఏ మిస్టేక్ జరిగిందో నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను